కొంచం దారి పక్కకి తీయండి కూర్చుంటాం యా ఇదేనండి అప్పుడు కొంచెం ఇదివరకు అలాగే ఉన్నారు కానీ ఇప్పుడు కొంచెం డెవలప్ చేసింది అండి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డెవలప్ చేసుకుంటూ వస్తుండడంతో ఇది బాగా డెవలప్మెంట్ అయిపోయిందండి ఫుల్లుగా దానివల్ల చెన్నై దాకా అండి

అవునండి ఎందుకంటే బాగా డెవలప్మెంట్ అయ్యింది అండి ఎందుకంటే పెద్దదే కానీ స్టేషను అదినీ క్రౌడ్ ఎక్కువ బొమ్మిని ఎక్కడో రెండో ప్లాట్ఫామ్లో ఉన్నట్టు టిఫిన్ సెంటర్ ఏమో పదో ప్లాట్ఫామ్లో ట్రైన్ ఉంటే గోమ్నరకు నుంచి తీసుకొని అక్కడికెళ్ళేటప్పటికి క్రౌడ్లో ట్రైను వెల్లి కదిలిందంటే చాలా ఇబ్బందండి అందుకనే ఎక్కడికక్కడ పెట్టేసాడు అండి అవునండి ఇంకా ఎక్కడికెళ్ళాలన్న దొరికేస్తుంది అండి ట్రైను అదేలెండి ఎంతైనా పెద్దదే కదండీ స్టేషను ఆయ్ అవునండి ఆయ్ అదేలేండి కొత్త ఇంజన్ మారుస్తాడు అండి అక్కడ అవునండి

అవునండి

అవునండి

ప్రతిదీ చేస్తుందిలే అండి అవునండి ఉన్నాదండి ప్రతి దిక్కున అదే సరేనండి ట్రైన్ వస్తుంది అండి అన్నౌన్స్మెంట్ ఇచ్చాడు సరే అండి అదే అండి మళ్ళీ ఎవడో ఒకడు ఎక్కేస్తున్నాడు అండి బాబు